పక్షుల్లో నేను చూసిన అరుదైన పక్షి వచ్చి డేగ డేగ సాధారణంగా దాని జీవిత ప్రమాణము చాలా పెద్దది అది దాదాపు దాని ఆ వృద్ధాప్యపు దశలో కూడా అది దాని యొక్క ఈకలని దాని ముక్కుతో పొడుచుకుని పొడుచుకుని తీసేసి ఇలా మళ్ళీ అదే నూతనంగా యవ్వనం దాల్చి ఎగరగలిగే అంత సామర్థ్యము కలిగిన మంచి పక్షి అని చెప్పగలుగుతాను పక్షుల్లో అది దాని స్థాయిని అది ఎప్పుడూ కోల్పోదు అది ఎంతో రాజసాన్ని అలా కనపరుస్తూ ఉంటుంది అది బ్రతికినంత కాలము రాజులానే వేటాడి దన ఆహారాన్ని అది తీసుకుంటూ ఉంటుంది కాబట్టి నేను డేగను చాలా అసాధారణమైన లేక అరుదైన పక్షిగా నేను గమనిస్తూ ఉన్నాను అది దాని యొక్క ఆహారాన్ని వెతుకుటలో కూడా ఎంత సూక్ష్మంగా ఎన్నో కిలోమీటర్ల దూరాన్నుండి కూడా దాని కంటి చూపును అది అలాగ దాని ఒక ఆహారం మీద అది సూక్ష్మంగా చూసి అది తెచ్చుకోగలిగినంత సామర్థ్యం ఉంటుంది ఇంకొకటి ఇంకొకటి గమనించిది విశేషం ఏంటంటే అది మూడువందల అరవై డిగ్రీలల్లో దాని కన్నులను ప్రప అది తిప్పగలుగుతది అని చూశాను చదివాను దాన్ని ఆలోచిస్తే నిజమే కాబోలు ఎందుకంటే ఎన్నో కిలోమీటర్లు ఎత్తున ఉన్న పక్ పక్షికి చిన్న మనం మామూలుగా మనుషులమైతే ఒక నాలుగు ఐదు అంతస్తులెక్కగానే క్రింది వారు చాలా చిన్నగా కనిపిస్తారు కానీ దానికి ఎన్నో కిలోమీటర్ల ఎత్తులో కూడా మరి దాని యొక్క ఆహారాన్ని అది కనిపెట్టుకోగలుగుతుది అనంటే చాలా అద్భుతమైన అరుదైన మంచి కంటి చూపు కలిగిన పక్షిగా నేను గుర్తించాను ఇంకోటేంటంటే అది అడు మొత్తం పక్షుల్లోకెల్లా పక్షి రాజుగా దాన్ని చెప్ చెప్తూ ఉంటారు దానికి ఒక టైటిల్ ఒక బిరుదు ఆ పక్షిరాజు ఎంత బాగా తన జీవితకాలం అంతా కూడా ఒకరి ఎంగిలినైతే అది ముట్టదు కానీ అది వేటాడి తినడంలోనే దాని యొక్క వైభవాన్ని చూపిస్తూ ఉంటది ఇందుకుగాను ఎంతగానో గర్వించదగ్గ విషయాన్ని నేను కనుగొన్నాను సో పక్షుల్లోకెల్లా అది మంచి వేటాడి తన స్వ స్వంత ఆహారాన్ని అది తీసుకోగలుగుతదని నేను భావిస్తూ ఉన్నాను ఇంకొకటి ఇలాంటి పక్షుల్లో మరి క్రెయిన్ ఒక జాతి పక్షి అదికూడా ఒక ఒకానొక సమయంలో వే దాని యొక్క వాతావరణానికి అసంద అసందర్భమైన అసాధారణమైన వాతావరణంలో అది ఇమడలేక పై దేశాలకు వచ్చి అక్కడ అది నివసించి దాని ఆహారాన్ని వెతుక్కోవడానికి ప్రాంతాల బారిన ఎగురుతూ వచ్చి తన ఆహారాన్ని వెతుక్కుంటుందని చూసాను అది కూడా ఎక్కడెక్కడ అయితే పదును ఎక్కడెక్కడ అయితే చలమలు ఉంటాయో అక్కడ తన ఆహారాన్ని వెతుక్కుంటూ ఉంటుంది కాబట్టి ఈ పక్షులు కూడా మరి ఆ కాలం సంపూర్తి అయిపోగానే మళ్ళీ వాటి స్ వాటి దేశానికి అవి వెళ్ళిపోతూ ఉంటాయి ఇవి వలసవారీ వస్తాయి అనేసి అర్థం అవుతోంది ఇవి కూడా అరుదైన పక్షులే ఇవి కేవలం నేటి మడుగుల్లో జంతు చిన్న చిన్న జలచరాలని వెతుకుతూ అవి వాటిని అవే పరిరక్షించుకుంటూ కాపాడుకుంటూ ఉంటాయి సో దీన్నిబట్టి పక్షుల్లో డేగొకటి క్రెయిన్ ఒకటి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అరుదైన పక్షులుగా నేను అబ్జర్వ్ చేసిన నా నేను ప్రత్యేకంగా చూసిన వాటిల్లో ఇవి రెండు అనేవి కనిపించాయి మరి ఇంకొకటి పాలపిట్ట పాలపిట్ట కూడా నేను ఉండే ప్రాంతంలో ఎక్కువగా పిచ్చుకల రవళులు అవి కిలకిలలు వినిపిస్తూ ఉంటాయి ప్రత్యేకమైన అరుదైన శబ్దం బాగానే అడు అటు లాక్కెళ్తూ అనుకోకుండానే నా నా అడుగులు అటువైపు పడుతూ ఉంటాయి వెళ్ళి చూస్తే చక్కటి పక్షులు ఎంతో రమ్యమైన పక్షుల్ని రంగురంగుల పక్షుల్ని చూస్తూ ఉంటాను అవన్నీ ఆ పక్షులు కూడా చ పక్షులేమి ఆ పెద్ద సైజు పక్షులేం కాదు పెద్ద జాతి పక్షులేం కాదు చిన్న చిన్న పక్షులు ఊర పిచ్చుకల్లాగా అవి కూడా అంతే సైజులో ఉంటాయి కాకపోతే భలే రంగుల్లో కనిపిస్తూ ఉంటాయి పసుపుపచ్చ తర్వాత ఆకుపచ్చ పసుపు కలిపి లేక పాలపిట్ట రంగులో ఇలా రకరకాలుగా ఎరుపు ఎరుపుపచ్చ ఇలాంటి రకరకాల రంగుల్లో కనిపిస్తూ ఉంటాయి అవి చూస్తుంటేనే ఎంతో ఆహ్లాదంగా ఉంటది మనసుకి ఎంతో మెప్పుగా కనిపించే ఈ రంగురంగుల పక్షుల పక్షులను చూడగానే వాతావరణంలో ఎంతో ఒకలాంటి సంతోషము మనసులో సంతోషం వాతావరణం ఆహ్లాదకరంగా మారడం తర్వాత పొద్దున్నే వాటికి ఎంత ఇష్టమో ఆ పొద్దున ప్రొద్దుటెండ అప్పుడప్పుడే పొడుస్తున్న ఎండలో కిలకల రావాలతో అటు ఇటు అవన్నీ చక్కగా అటు ఇటు పరిగెడుతూ ఎగురుతూ కనిపిస్తూ ఉంటే వాటిని చూస్తే చాలా ముచ్చటేస్తూ ఉంటుంది అవి తినే కాసంతే కానీ ఎంతో వేగాన్ని శరవేగాన్ని కలిగి ఉంటాయి అవి ఒక ఒక ఒక కొమ్మ నుండి ఇంకో కొమ్మకి ఇంకో కొమ్మ నుండి ఇంకో కొమ్మకి అలాగ రాలుతూ రాలుతూ వేలాడుతూ వాటినవే వాటి వాటి భాషలో అవి సంభాషించుకుంటూ ఉంటే కూడా అవి చేసే సౌ శబ్దాలకి చక్కగా మ్ చాలా మధురంగా వినిపిస్తూ అనిపిస్తూ ఉంటుంది ఇలాగ ఈ పక్షుల యొక్క రవళిలు ఎంతో మధురంగా ఉంటాయి తర్వాత మద్ ఇంకొక కాలంలో కూ మరి ముఖ్యంగా ఈ మాఘమాసంలో కోయిల కోతలు కూడా భలేగా శ్రావ్యంగా ఉంటాయి ఏంటంటే అవి కూస్తున్నప్పుడల్లా వెనక వెనకంబడి కుయ్యాలని అనిపిస్తూ ఉంటుంది కానీ దానికి కూతలోని మాధుర్యాన్ని మనం ఎక్కడ పెట్టుకోగలుగుతాం మనం ఎక్కడ ఎక్కడ చేయగలుగుతాం గానీ కాబట్టి చాలా చక్కగా ఎంతో అందంగా వాటి యొక్క శ్రావ్యమైన గీతికలతో ఎంతో ఆహ్లాదాన్ని నింపుతూ ఉంటది మనసులో మంచి ఊరట మంచి చక్కటి స్వరాల మెళకువలతో మమ్మును ఆనందపరుస్తూ ఉంటాయి అలాగే ఇంకా ఇక్కడ గబ్బిలాలు కూడా రాత్రులు కనిపిస్తూ ఉంటాయి వాటి కిచకిచలు కూడా భలే భలేగా ఉంటాయి కాకపోతే అవి వేల్లాడ్డం చూస్తే అవెలా ఉంటాయంటే వా వాటి ఈకలన్నీ విప్పేసుకుని ఒకదానికొకటి వెబ్ లాగా కనిపిస్తూ ఉంటుంది అది ఆ ఆ ఆ వెబ్ని చూస్తూ ఉంటే సాలెపురుగు గూడుకి ఎలాగ అల్లికలొస్తాయో దాని ఈకలకలాంటి ఆ చిన్న చిన్న బోన్ స్ట్రక్చర్ తోటి అంటే ఎముకల స్ట్రక్చర్ తోటి అలాగ పెనవేసుకుని అలాగ ఒక డాల్ డాల్ నుండి ఇంకో డాల్కి ఇంకో డాల్ నుండి ఇంకో డాల్కి అలాగ ఎగురుతూ కనిపిస్తూ ఉంటాయి మరి ముఖ్యంగా రాత్రుల్లోనే కనిపిస్తూ ఉంటాయి ఇవి తర్వాత ఇక్కడ మాకు ఇంటి ఎదురుగుండానే ఒక మంచి పెద్ద వృక్షముంది దానికి అవన్నీ కూడా గూళ్ళు పెట్టుకొని వాటిల్లో మరి వేరే పిచ్చుకల యొక్క గుడ్లు తినడానికి వస్తాయా పిచ్చుకలని తినడానికి వస్తాయా తెలియదు కానీ అవే ఎంతసేపు ఆ చెట్టు మీద వాల్తూ కనిపిస్తూ ఉంటాయి అనేసి గమనించాము తర్వాత ఇంక ఈ రోజుల్లో అయితే కాకులు బాగా కనుమరుగైపోయాయి కాకులు కనిపించట్లేదు కాకులు కనిపించట్లేదు అనంటే ఎక్కడ ఎక్కడైనా దూరాన ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా టూరిస్ట్ ప్లేసెస్లో కానీ లేదైనా ఏదైనా దూర ప్రాతాలకు వెళ్ళినప్పుడు ఎక్కడో అక్క చాలా అరుదుగా కనిపించే కాకు జాతిని మాత్రం పరిరక్షించుకోవాలని ఎంతో అనిపిస్తూ ఉంటుంది కాబట్టి వాతావరణంలోనే మార్పులు కాబోలు అందుకనే ఈ పక్షుల జాడ తెలియకుంది తర్వాత ఇంకా ఇంకా చెప్పాలంటే ఆ కోళ్ళ కోళ్ళ జాతులు కూడా ముమ్మరంగా ఈ సంక్రాంతి వేడుకలప్పుడు పుంజులను బాగా పెంచి వాటిని ఒకదానికొకటి ఢీకొనే విధంగా పౌరుషాన్ని వాటికి వాటి ఉక్రోషంలు నింపి వాటి కాళ్ళకు చిన్న చిన్న బ్లేడ్లు లాంటివి తగిలించి పోరాటకు ఫీల్డ్లో వదులుతారు అనేసి విన్నాము ఆ పందాలు పందాలకు వాడే కంటే కూడా పక్షులని అలాగా పక్షులుగానే పెంచితే అవి పాపం ఏమీ తెలియని ఆ అమాయకపు జీవరాశి కాబట్టి వాటిని పక్షులు గానే మనం చూస్తేనే బావుంటదని నా అభిప్రాయం సో ఇదంతా కూడా గమనిస్తే చాలా మంచి ఒరవడి ఉన్న పక్షులనేసి చెప్పచ్చు